అవునా అండి ఎవరు అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి హాలు హాల్ మీరే బుక్ చేసుకోవాలి అండి మా దగ్గర మా సర్వీసెస్ వచ్చేసి వెడ్డింగ్ ఫంక్షన్ అండి వెడ్డింగ్ ఫంక్షన్స్ చేస్తాము ఫ్లవర్ డెకరేషన్ ఫ్లవర్ డెకరేషన్స్ క్యాటరింగ్ ఫుడ్డు స్నాక్స్ డ్రింక్స్ మేకప్ మెహందీ డీజే కేరళ బ్యాంకాక్ కేరళ ఆర్కెస్ట్రా కాబట్టి ఆర్కెస్ట్రా ఫోటోగ్రఫీ అయితే ఫొటోగ్రఫీ ఓకే అండి ఓకే అండి ఓకే ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఉండేవాళ్ళు మనకి ఆర్కెస్ట్రా నుంచి వస్తాను ఉంటారు అండి కేరళ నుంచి కావాలి అంటే కేరళ మన సైడ్ వాళ్ళు కావలసి ఉంటే మన సైడ్ వాళ్ళు కూడా దొరుకుతారు అండి అవును ఓకే అండి అబ్బాయిలు మంచివాళ్ళని చూసే పెడదాము అండి మంచివాళ్ళని చూసే పెడదాము అండి దానిది ఏముంది అహా ఓకే అండి ఎక్కడా అండి ఎంగేజ్మెంట్ కూడా వీళ్ళ ఊరేనా ఆహా ఓకే అండి ఆఫీసు ఆఫీసు అడ్రస్ వచ్చేసి బ్యాంక్ కాలనీ రోడ్డు అండి తణుకు బ్యాంక్ కాలనీ రోడ్డు

మెహందీ అన్నీ అన్నీకలిపి మీరు ఒక్కసారి కలిస్తే మాట్లాడుతాను అండి అంటే అన్నీ అన్నింటికీ ఇచ్చేస్తాను

అడ్వాన్స్ ఇవ్వాలి అండి మెహందీ ఫంక్షన్ వచ్చేసి మీకు రఫ్లీ ఒక ట్వంటీ థౌసండ్ అవ్వొచ్చు అండి

ఆఫీసుకి వచ్చి మాట్లాడితే మీకు అన్నీ క్లారిఫై చేసి ఉన్నాను అలాగే మీరు మే మేము ఇది వరకు చేసినవన్నీ కూడా మీరు చూడవచ్చు

ఓకే సర్